నేను మీ ట్యాక్సీ బుక్ చేసుకుని చాలాసేపు అవుతుంది కానీ మీరు ఇంకా రీచ్ అవ్వలేదు ఏమైందో లేదా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు నాకు బుక్ చెయ్యకముందే చెప్పాలి కదా లేదా దాదాపు రెండు గంటల సేపు నుంచి ఇక్కడ నేను వేచి చూస్తూనే ఉన్నాను